బస్ డ్రైవరా అనంతగిరి గుట్టకి ఎట్లా వెళ్ళాలి సార్ వికారాబాదుకి రావడానికి ఏ బస్సు ఎక్కాలి ఓకే బస్టాండ్ నుంచి అనంతగిరి గుట్టకి బస్సు ఉంటాయా ఓకే అలా అంటే బస్ బస్సు ఎక్కేసి అనంతగిరి గుట్టకి రీచ్గానికి ఎంత సేపు అవుతుంది అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది హాఫ్ అన్ అవర్ పడుతుందా బస్సులోనే చూపిస్తారా మొత్తం ఇంకేమన్నా వేరే ప్లేసెస్ ఉన్నాయా ఓకే అలా అదంతా మొత్తం చార్జెస్ ఎంత అయితాయి సార్ బస్లో ఎన్ని పైసలు అవుతాయి థౌజండ్ టూ థౌజండ్ అవుతాయా అంటే బస్సులో మొత్తం ట్రావెల్ చేయడానికి థౌజండ్ టూ థౌజండ్ అవుతాయి ఓకే అంటే ఎంతసేపు పడుతాయి మొత్తం ట్రావెల్ అయిపోయేసరికి మాది బస్లో ఒక డే పడుతుందా అంటే మేము అక్కడ నుంచి ఇక్కడ మొత్తం వచ్చి తిరిగేసరికి వన్ డే అవుతుందా అంటే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళడానికి మాకు మళ్ళీ బస్సెస్ ఉంటాయా ఇక్కడి నుంచి వికారాబాదు నుంచి డిస్టిక్ నుంచి అంటే మేము వికారాబాదు నుంచి మళ్ళీ హైదరాబాదు వెళ్ళాలి అలా వెళ్ళడానికి మాకు బస్సు బస్సు బస్సు బసెస్ ఉంటాయా బస్ నెంబర్స్ బస్ నెంబర్స్ ఏంటి బస్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి బస్ నెంబర్స్ అంటే అక్కడ ఎన్ని బస్సెస్ ఉంటాయి ఓకే దాని ప్రైస్ ఎంతుంటుంది బస్ది అంటే మేము ఎంత మందిమీ అని ఎంతమందికి ఎన్ని అని ఉంటుంది మేము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉన్నాము టైం కూడా చాలా ఎక్కువ సేపు పడుతుంది కదా మొత్తం ఎంత టైం పడుతుండొచ్చు అలానా అలా అయితే మొత్తం జర టైం పడుతుంది కదా అంతా కనుక్కొని మాకు ఒకసారి ఇంఫాం చేస్తారా ఓకే సార్